నేను టెన్త్ క్లాసులో మంచి మార్కులతో పాస్ అవ్వడం వల్ల నేను చాలా గర్వించదగిన విషయం అది నాకు అదే విధంగా డిగ్రీ ఇంటర్ పూర్తి చేసినప్పుడు కూడా నేను మంచి మార్కులతో మంచి పర్శంటేజ్తో పాస్ అవ్వడం వల్ల నేను చాల గర్వించదగిన విషయం నాకు అది అదే విధంగా నేను గ్రాడ్యుయేషన్ డిగ్రీలు అయిన పూర్తి అయిన తరువాత గ్రాడ్యుయేషన్ డే రోజు నేను గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ తీసుకోవడం నాకు చాల గర్వించదగిన విషయం అది